నాకు ఇష్టమైన రచయిత వాల్మీకి నేను ఎప్పుడూ వాల్మీకీని కలుసుకోలేదు కానీ నాకు తెలిసిన సమావేశాలు వాల్మీకి గురించి ఇప్పుడు మాట్లాడుతాను వాల్మీకి మహర్షి అని ఒక గొప్ప భారతీయ కవి మరియు రామాయణాన్ని రచించిన కవి ఆయన సంస్కృతం అను భాషకు ఆది కవిగా పేర్కొంటారు వాల్మీకి రామాయణం భారతదేశంలోని గొప్ప ఇతిహాసాలలో ఒకటి ఇది రాముడి కథను చెబుతుంది ఆయన అయోధ్య యువరాజు లక్ష్మణుడు భరతుడు మరియు శత్రుఘ్నుడు అనే ముగ్గురు సోదరులతో పాటు దశరథ మహారాజు కుమారుడు రాముడు తన భార్య సీతను రావణుడు అనే రాక్షసుడు నుంచి రక్షించడానికి అనే అనేక సాహసత్యాలు చేస్తాడు రామాయణం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందింది దీనిని అనేక భాషల్లోకి అనువదించారు వాల్మీకి రామాయణం మనకు ధర్మం న్యాయం ప్రేమ మరియు త్యాగం వంటి గొప్ప విషయాలును తెలియజేస్తుంది వాల్మీకి జీవితం గురించి ఖచ్చితమైన సమాచారం లేదు కానీ ఆయన క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దంలో జీవించి ఉండవచ్ఛని నమ్ముతారు వాల్మీకి మహర్షి గొప్ప కవి మరియు ఆయన రచనలు నేటికి మనకు నేర్పిస్తున్నాయి స్పూర్తినిస్తాయి వాల్మీకి కవి అనే పెద్ద రచయిత ఆయనని పెతి ఒక్కరు ఆశ్వ సంతృప్తిగా తీసుకొని పెతి ఒక్కరు తన నుంచి చాలా నేర్చుకోవాలని చెప్పి చూసుకోవాలి ఆయన రాసిన కవిత్వాలు కానీ సారాంశాలు కానీ పెతి ఒక్కరిని ఎంతో అభివృద్ధి చేస్తాయి అభివృద్ధి చేయడంతో పాటు అతని చెప్పిన మాటలు మన ఇప్పుడు ఉన్న యువతకి చాలా మెరుగుపడతారు ఎటువంటి చెడ్డ ఆలోచనలు రాకుండా నేడు యువత చాలా బాగుపడుతారు అలాగే వాల్మీకీని చాలా మంది కొలుస్తు దేవుళ్ళా ప్రార్థిస్తారు అలా చేయడం వలన వాల్మీకీకి వాల్మీకీని మనము ఎక్కువగా ఆసక్తి చూపిచ్చడం వలన మనకి ఇంక జ్ఞానోదయం పెరిగి ఆసక్తి పెరిగి మనం ఇంకా ఎన్నతంగా భావించి మనం చాలా మంచి పనుల్లో పాల్గొంటాము వాల్మీకి రచయించిన రామాయణంలో పజ్జెనిమిది ఇతిహాసాలు ఉంటాయి ఈ పజ్జెనిమిది ఇతిహాసాలలో ఒక్కొక్క ఇతిహాసం ఒక్కొక్క దాని గురించి చెప్తుంది బాల్ రామాయణం అయోధ్య యుద్ధం మళ్ళీ శీతోపదేశం సం ఇలా మొదలైనవి ఉంటాయి ఇలా మరొక దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక్కొక్క అంశంని చదువుకోవచ్చు ఒకరు చదువుతున్నప్పుడు ఒక్కొక్క అంశంలో మరికొన్ని పేజీలు ఉంటాయి ఆ పేజీలు ఇరవై నుంచి ముప్పై వరకు ఉండవచ్చు ఆ పేజీలు ఒక్కొక్కటి చదువుతుంటే మనకి ఎంతో ఆసక్తి కలుగుతుంది చదువడంతా ఉంటే ఇంకా చదవాలి చదవాలి అనిపిస్తుంది ఇలా చదవడం వల్ల మనకి జీవితం ఎలా ఉంటుంది మన జీవితంలో ఎలా మెలగాలి ఎలా అందరితో బాగుండాలి అనేది మనకి ఇంకా ఎంతో ఆసక్తి కలుగుతుంది అందువల్ల మనకు వాల్మీకి అనేది వాల్మీకి రచించిన రామాయణం నాకెంతో ఆసక్తి కలుగుతుంది ఇంతవరకు అతనిని కలవలేదు కానీ అతను రచించిన మరియు చెప్పిన కవిత్వాలను నేను పాటిస్తాను వాల్మీకి అనేవారు ఒక గొప్ప మహర్షి అతనిని గురించి చెప్పాలంటే మనం చెప్పుకున్నా ఎంత సరిపోదు వాల్మీకీని ఇప్పుడు రచించిన రామాయణం ఎప్పుడున్నారు చాలా పాఠశాలల్లో మరియు కళాశాలల్లో కూడా చెప్తున్నారు చెప్పించడం వలన పిల్లలకు పెద్దలకు రామాయణం అనేది ఏంటి అది ఎలా వచ్చింది అనేది తెలుస్తుంది మంచి ఏంటి చెడ్డ ఏంటి రామాయణం నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు ఎలా నేర్చుకోవాలి మనం ఎలా ఉండాలి మనం జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు పాఠశాలలో చిన్నప్పటినుంచి పెద్దల వరకు అందరికీ నేర్పిస్తున్నారు రామాయణం చదవడం వల్ల మన లోకజ్ఞానం తెలుస్తుంది మన లోకంలో ఎలా బ్రతకాలో తెలుస్తుంది లోకంని ఎలా చూడవచ్చు ఎలా మాట్లాడాలి మన పక్కవారితో ఎలా ప్రవర్తించాలి మన పక్కవారిని ఎలా ఆదరించాలి మన అతిథులను ఎట్లా ప్రవర్తించాలి అనేది రామాయణంలో ప్రతి ఒక్కరి నీటుగా చెప్తారు రామాయణం చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ప్రతి రోజు రామాయణం చదవడం వల్ల మనకి చాలా లోకజ్ఞానం తెలుస్తుంది